ఈ కాలంలో భారతదేశ ఫ్యాషన్ చాలా మారిపోయింది పద్ధతులు అందరూ మర్చిపోయారు ముడిపడితో పోలిస్తే బట్టలు మారాయి భారతదేశంలోని ఫ్యాషన్పై పాశ్చ్యాత ఫ్యాషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ప్రజలు వాటిని ధరింపచేయడానికి ఇష్టపడుతున్నారు నేను మన భారతదేశం యొక్క పద్ధతులును పాటిస్తాను నేను ఇష్టంగా నెల్లూరులో కొంటాను